యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకమైన అవి ఏవి అని అంటే హస్తకళ అవి మళ్ళీ చెప్పాలి అని అనుకుంటే బుర్రకథలు ఎక్కువ ఉంటాయి అక్కడి కళా నైపుణ్యంకి వస్తే బుర్రకథలు ఎక్కువగా ఉంటాయి బుర్రకథలు చాలా మైమరిచిపోయేలాగా ఉంటాయి మనం వెళ్ళాలని అనుకుంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ప్రతి రాత్రులు మనకి కాలాక్షేపం కావడానికి మనకోసం

హస్త కళ నైపుణ్యం హస్త కళ నైపుణ్యం చేతితో ఎన్నో రకాల కళలు ఉంటాయి కదా ఆ కళల్లో హస్త కళ నైపుణ్యం కూడా ఒకటి అనమాట ఇలా చెప్పుకుంటూ వస్తే భువనగిరిలో ఎన్నో రకాల నైపుణ్యాలు ఉన్నాయి ఇంకా యాదాద్రి గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది అందులో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉంటాడు ఆ గుడి కూడా చాలా రకమైన నైపుణ్యం ఉంటుంది చెప్పుకుంటే ఆ శిలా నైపుణ్యం శిలా కల్పితలు ఎంతో చక్కగా ఉంటాయి ఆ గుడి చెక్కడం కూడా చాలా చక్కగా చెక్కారు ఫస్ట్ కింద ఉంటుండే కానీ ఇప్పుడు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఆ గుడికి మొత్తం తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే యాదగిరిలో కూడా అందు అలానే ఏర్పాట్లు చేశారు ఇంకా చెప్పాలి అని అనుకుంటే

వీక్షించడానికి వెళ్ళినప్పుడల్లా మనం ఆ బుర్రకథలు అనేది ప్రతి చోటా చూస్తుండే మనకు నైట్ టైంలో కూడా చూస్తుండే అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఇంకా చెప్పాలి అని అనుకుంటే మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటినుంచి బుర్రకథలు వినే వాళ్ళు పుట్టి పెరిగారు వాళ్ళ ఇంట్లో కూడా ఇంటి దగ్గర కూడా ఎక్కడి నుంచో వచ్చి ఆ చరిత్రను ప్రదర్శించేవాళ్ళు అది కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ప్రదర్శించేవాళ్ళు ఈ బుర్రకథని చూసుకుంటే ఎక్కడ పోయినా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు మాత్రం లేవు ఏ రకంగా మనకి హాని కూడా కలగదు మనం ఆ బుర్రకథలు ఎంత మంచిగా వింటాము అనంటే వేరే వాళ్ళు వచ్చి పదా చాలు లేట్ అయింది అని అన్నప్పుడు కూడా ఇంకా కొంచెం విందాములే అని అనుకుంటాము ఇలా మొత్తం మనం అలా మైమరచిపోతాము ఆ క ఆ బుర్రకథలల్లో